మా కుటుంబ సభ్యులతో మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వంటా వార్పుల్లో సహాయపడటం నాకు చాలా ఇష్టం నాకు తెలిసిన కుటుంబ సభ్యులలో ఒక కుటుంబ సభ్యుడిది ఒక చిన్న ఫంక్షన్ జరుగుతుంది అనమాట ఆ ఫంక్షన్లో వంటలు వండుతున్నప్పుడు నేను వాళ్ళకు ఒక సలహా ఇవ్వడం జరిగింది అంటే అందరికి అందరూ ఇష్టపడే వంటని చేయడం మంచిది అని చెప్పి ఈ వంట అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో బిర్యానీ కొంచెం మంచిగా అందరూ తింటారు కాబట్టి ఇది చేయండి అది చేయండి అని చెప్పేదాన్ని అనమాట అలాంటివి నా ఆలోచనలు కూడా చాలా వాళ్ళతో పంచుకోవడం జరిగింది అలా పంచుకున్న తర్వాత వాళ్ళు నా మాటను విని నేను చెప్పింది చేయడం మొదలు పెట్టారు అలా నేను చెప్పింది చేయడం మొదలు పెట్టిన తర్వాత నేను కొన్ని వంటకాలను వాళ్ళకి చెప్పి ఇది చేయండి ఇది చేస్తే బాగుంటుంది అది అందరూ ఇష్టపడి తింటారు అని చెప్పి నేను వాళ్ళతో చెప్పేదాన్ని అనమాట అలా నా సమయాన్ని వాళ్ళతో గడుపుతూ ఉండేదాన్ని